హలో సార్ మేము మీ రెస్టారెంట్ కి రావాలనుకుంటున్నాము మీ రెస్టారెంట్ లో టేబుల్ కానీ మంచి ఆహారం కానీ అన్ని లభిస్తుందా సార్ అలాగే మేము మీ రెస్టారెంట్ కి మా కుటుంబ సభ్యులతో రావాలి అని అనుకుంటున్నాం మేము మా బైక్ లను పార్క్ చేసేందుకు కానీ మా కారు దివచక్ర వాహనములు ను పార్కింగ్ చేసేందుకు మీ హోటల్ లో మీ రెస్టారెంట్ లో పార్కింగ్ సౌకర్యం కలదా అలానే మీ హోటల్ పొద్దున సాయంత్రం ఎంత వరకు ఉంటుందో మీ సమయ వేళలు మేము తెలుసుకోవచ్చా ఎందుకంటే మేము మా కుటుంబ సభ్యులతో రావాలనుకుంటున్నాము అందువలన మీరు మీ సమయాలను మాకు తెలియజేస్తే మేము మా పనుల పట్టి మేము మీ రెస్టారెంట్ కి రాగలుగుతాం అలానే మీ రెస్టారెంట్ లో టేబుల్ లభ్యత కలుగుతుందా సార్ టేబుల్ లభ్యత కలిగిన వాళ్ళ మేము మేము మా కుటుంబ సభ్యులు ఒక పదిమంది దాకా రావాలనుకుంటున్నాం కాబట్టి మీ టేబుల్ లభ్యత మా పది మందికి సౌకర్యం కలిగేలాగా ఉంటే మేము అక్కడ కంఫర్టబుల్ గా కూర్చొని మేము మీ రెస్టారెంట్ ని రెస్టారెంట్ లో ఆహారాన్ని తినవచ్చు అలాగే మీ రెస్టారెంట్ మూసివేసే సమయాలను కూడా మేము తెలియ తెలి తెలుసుకోవాలనుకుంటున్నాం మీ రెస్టారెంట్ లో మెనూ మీ రెస్టారెంట్ లో ఉండే మెనూ గురించి కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం ఎందుకంటే మాకిష్టమైన ఐటమ్స్ అక్కడ లభిస్తుందా లేదా అనేది మేము ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నాము మీ రెస్టారెంట్ లో ఫేమస్ ఫేమస్ అయినా ఫుడ్ ఐటెం కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం సార్